మా భవిష్యత్ తరానికి కావలసిన బుక్ సిఫారిస్ చేయాలంటే అది భగవద్గీత అందులో ఉన్న సారాంశం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ పుస్తకంలో అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలో ఉంటుంది ఈ తరం వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలి అందుకే నేను భగవద్గీత పుస్తకాన్ని సిఫారిస్ చేస్తాను